నమస్కారం అండి నేను ఒక ఎల్ఐసి ఏజెంట్ని అండి నేను ఒక ఎల్ఐసి కంపెనీ నుండి వచ్చాను అండి మీకు మీ ఇంట్లో వాళ్ళకి నేను ఒక ఎల్ఐసి పాలసీని కట్టించుదాము అని వచ్చాను అండి మంచిది అమ్మా మీ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు అండి అంటే ఇది ఏంటంటే ఇది మీ పెద్ద వాళ్ళకే కాదు అండి మొత్తం మీ ఇంట్లో మీ చిన్న పిల్లలకి కూడా ఇది మేము ఈ యొక్క ఇన్షురెన్సు కడతాము అండి ఎందుకంటే ఇప్పుడు మీ యొక్క పిల్లలు ఎదిగాకా వారికి పెళ్ళి చెయ్యాలి అన్నా లేదంటే పై చదువులకు పంపాలి అన్నా ఇది వారికి ఉపయోగాపడుతుంది అండి దీంట్లో బెనిఫిట్స్ చాలా ఉంటాయి అండి ఇప్పుడు మీ యొక్క పిల్లల్ల పేరు మీద మీరు పదిహేను సంవత్సరాలనుండి లేదా ఇరవై సంవత్సరాలు అలాగా కట్టుకోవచ్చు అండి అంటే ఇప్పుడు మీరు ఇరవై సంవత్సరాలు కట్టాల్సిన ప్యాకేజ్ కానీ తీసుకుంటే మీరు అందులో పదిహేడు సంవత్సరాలు మాటల్ మాత్రమే కడతారు అండి మిగితా మూడు నెలలు కూడా ము మూడు సంవత్సరాలు కూడా మా యొక్క కంపెనీయే మీకు పెడుతుంది అండి అంటే వెంటనే అంటే కొంచెం కొంచెం ప్రోసెస్ ఉంటుంది అండి ఒక మూడు నెలలు గడువు పడుతుంది అండి మూడు నెలలు గడువులో మొత్తం డబ్బు మీ యొక్క ఖాతాలోకి మొత్తం పడిపోతుంది అండి ఇది వడ్డీ ఏమీ ఉండదు అండి ఈ దీనికి వడ్డీ వచ్చి మా కంపెనీ మీకు చెల్లిస్తుంది అండి నేను మా యొక్క నంబరు ఇస్తాను అండి మీకు తొమ్మిది తొమ్మిది సున్నా రెండు మూడు ఐదు ఒకటి ఒకటి ఆరు ఏడు సరే అండి